నేను ఆర్డర్ పెట్టిన మరొక ప్రోడక్ట్ ఏంటంటే కెమెరా అనేది ఒకటి నేను ఆర్డర్ పెట్టాను అయితే ఈ ప్రోడక్ట్ లో నాకు నచ్చని విషయం ఏంటంటే దాని యొక్క ప్యాకింగ్ అనేది సరిగ్గా రాలేదు అలాగే ఆ కెమెరా ని నేను ఓపెన్ చేసి చూసేసరికి దాని యొక్క లెన్స్ కు ఉండేటువంటి క్యాప్ ఏదైతే ఉందో అది పూర్తిగా విరిగిపోయి ఉంది దాని యొక్క ప్యాకింగ్ లోనే అది విరిగిపోయింది అని నేను అనుకున్నాను అలాగే లెన్స్ కాకుండా కెమెరా కి బాడీ అనేది విడిగా వస్తుంది ఆ బాడీ యొక్క ప్యాకింగ్ ని చూస్తే అది కూడా సరిగ్గా లేదు దీని వలన కెమెరా కొద్దిగా డామేజ్ అయిందని నేను భావించాను అయితే ఆ లెన్స్ ని బాడీని కలిపి ఒక ఫోటో తీయాలని నేను ప్రయత్నం చేయగా అది సరిగ్గా రాలేదు ఆ ఫోటో కూడా నాకు అంతగా నచ్చలేదు కాబట్టి ఈ కెమెరా ని నేను ఆ డెలివరీ బాయ్ కి రిటర్న్ ఇద్దామని మరసటి రోజునే దాని మీద ఒక కంప్లైంట్ అనేది రైస్ చేశాను ఇది ఈ ప్రోడక్ట్ లో నాకు నచ్చని విషయం